నాకు ఏదైనా ప్రత్యేకమైన ప్రతిభ లేదా నైపుణ్యాలు ఉన్నాయా అన్నట్లయితే ఉన్నాయి అనే చెప్తాను నాకు బట్టలతో కొత్త కొత్తగా ఏమన్నా కుట్టడం లేదా కొత్తగా దాన్ని ఇది చేయాలంటే నాకు చాలా ఇష్టము కాబట్టి నేను బట్టలతో కుట్టడాన్ని చాలా ఇష్టపడతాను ఇదే నా ప్రత్యేకమైన నైపుణ్యం అంటాను నేను ఇప్పుడు బట్టలతో కొత్త కొత్తగా కుట్టడాన్ని ఎంతగానో నేర్చున్నాను దాన్ని ఎలా అభివృద్ధి చేసి నేర్చున్నాను అన్నట్లయితే నా చిన్న తనం నుంచి నేను ఎలా కుట్టాలి ఏమి ఒక బట్టను తీసుకున్నట్లైతే దాన్ని ఎలా కట్ చేసి సపరేట్ చేసి కుట్టాలి అనేదాన్ని చాలా నేర్చుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు ఎటువంటి బట్టను ఇచ్చి దాన్ని కొత్త కొత్తగా కుట్టడాన్ని అలవాటు చేసుకున్నాను కావున నాలో ఉండే ప్రత్యేకమైన ప్రతిభ ఇదే అని చెప్తాను ఎందుకు అన్నట్లయితే ఇది నాకు ఎంతగానో నచ్చిందనే చెప్తాను కావున ఇదే నా ప్రత్యేకమైన ప్రతిభ అని చెప్తాను ఇంకా ఏమైనా ప్రత్యేక ప ప్రతిభ ఉన్నాయా అన్నట్లయితే నాకు కాగితాలతో బొమ్మలు చేయడం అంటే చాలా ఇష్టం కొత్త కొత్త బొమ్మలంతా కనుక్కొని కాగితాలతో చేయడం ద్వారా నేను ఎంతగానో సంతోషిస్తాను సంతోషిస్తాను అలాగే ఇంకా బొమ్మలు ఏమైనా చేస్తాను అన్నట్లయితే కాగితాలతో రకరకాల బొమ్మలు చేసి ఇం ఇంటి దగ్గర ఉండే పిల్లలకు ఇస్తాను వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు ఇదే నాలో ఉండే ప్రత్యేక నైపుణ్యం అని నేను అనుకుంటున్నాను